హలో చెప్పండి సౌందర్య బ్యూటీ పార్లర్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి కొత్తది ఏంలేదులేండి అదే యూస్ చెయండి అదే అదే యూస్ చేసారంటే తగ్గుతుంది ఆహా లేదు లేదండి అదేవాడండి ప్రోడక్ట్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి మీ మీరు వచ్చారంటే చూ మీరు వచ్చారంటే ఆ ప్రొడక్ట్స్ అన్ని చూపిస్తాం హెయిర్ ఫాల్కి ఆ

మీరు ఒకసారి ఎల్లుండి ఎల్లుండి పార్లర్కి వచ్చారంటే అమౌంట్ మాట్లాడేసుకుందాము ఓకేనండి